స్విమ్మింగ్ అనేది మన జీ జీవితంలో కూడా ఒక ముఖ్యమైన భాగం ఎందుకు అంటే స్విమ్మింగ్ ద్వారా మనం అనేక ఉపయోగాలు కూడా ఉన్నాయి ఏమిటి అంటే స్విమ్మింగ్ చేయడం ద్వారా మన హెల్త్ కండిషన్స్ అయినా సరే ఎంతో కూడా మెరుగుపడేయాలని అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ స్విమ్మింగ్ అనేది మనం సరేనా రీతిలో చేయకపోవడం వల్ల దాని వల్ల వచ్చే నష్టాలు కూడా అన్నీ చాలా ఉన్నాయి ఏమిటి అనగా మనం ఎప్పుడైతే ఈ స్విమ్మింగ్ చేయడానికి గట్టుమీద నుంచే దూకుతామో ఆ దూకడంలో మనం సరైన రీతిలో దూకపోవడం వల్ల గుండెల మీద అలాగే ఛాతి మీద ఎఫెక్ట్ పడి అంటే ప్రెషర్ ఎక్కువ పడి ఆ భాగంలో ఆ భాగంలో దెబ్బతినే అవకాశం ఉంది అలాగే మనం ఈ స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు హ్యాండ్స్ అనేవి సరిగ్గా ఊపకపోవడం వల్ల అంటే వెనక్కి ముందుకి సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల ఆ హ్యాండ్ యొక్క యాంగిల్స్ దగ్గర నిప్పులు వచ్చే అవకాశం ఉంది ఇంకా అలాగే మనం ఇయర్స్ అంటే మనం స్విమ్మింగ్ అనేది మిడుగు ఈత పైన ఈత రెండు రకాల ఈతలు ఉంటాయి మిడుగు ఈత అనగానే నీటిలోపల కొట్టే ఈత మామూలుగా పైన కొట్టే దాని ఈత నార్మల్ ఈత అని మనం అంటూ ఉంటాము ఈ మిడుగు ఈత కొడుతున్నప్పుడు మన చెవుల్లోకి నీళ్లు వెళ్ళిపోతూ ఉంటుంది ఆ ప్రక్రియను మనం సరిగా చూసుకోవడం వల్ల అన్ని చెవులు చెవిలోకి నీళ్లు వెళ్లిపోవడం వల్ల చెవిలో మనకు పూట రావడం అలాగే ఆ చెవిలో ఇరుక్కున్న ఆ నీటి వల్ల మనకు లాంగ్ టర్మ్కి లాంగ్ టర్మ్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఇందు చేత అనగా ఆ నీళ్లు అలా ఇంకిపోవడం వల్ల చెవిలో మనకి పోటు రాత్రి రాత్రి మాత్రం పడుకునేటప్పుడు పోటు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇంకా మనం చూసుకోవాలంటే ఈ స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ అనేవి కొన్ని ఉంటాయి కాస్ట్యూమ్స్ ఏమనగా క్యాప్ అంటే మన తలా అనేది ఎక్కువగా తడవక తడవకుండా ఉంటుంది దీని వల్ల సో మన అనారోగ్యాలను బారిన పడకుండా ఉంటాం ఈ గాగల్స్ అనగా మనం పెట్టుకునే ఈ కంటి కళ్ళల్లో కూడా మనకి స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు నీళ్లు పడిపోయి మన కళ్లనేవి ఎర్ర ఎరుపెక్కిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అటువంటి వాటిని నివారించడానికి మనం ఈ గూగుల్ అనే వాటిని ఎక్కువగా వాడుతుంటాం గాగుల్స్ ఈ గాగుల్స్ వాడడం ద్వారా మనకి కంటిలోకి నీరు అనేది వెళ్లడం తగ్గి మనం ఈ వాటర్ అండర్ సి అంటే వాటర్లో కూడా మనం మన కళ్ళతో అన్ని పరీక్షించి చూడవచ్చు అన్నమాట ఇలా ఈ యొక్క సిమ్మింగ్ కాస్టెన్సులు వాడడం ద్వారా ద్వారా కూడా మనం కొన్ని అడ్వాంటేజెస్ని పొందవచ్చు మనం అలాగే మన యొక్క అవయవాలు మన యొక్క ఈ కళ్ళు చెవులు అనే వాటికి ఇబ్బంది పడకుండా ఆ యొక్క స్విమ్మింగ్ని మనం ఎంజాయ్ చేస్తూ చేయవచ్చు